ఆంధ్రప్రదేశ్ ఒక అందమైన రాష్ట్రం అయినా కొన్ని అపోహలు దీని పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి ప్రతీ చోట ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాత్రమే మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రధాన భాష అయినప్పటికీ ఇంగ్లీష్ మరియు హిందీ ఇంకా ఇతర భాషలు కూడా విస్తృతంగా మాట్లాడతారు ముఖ్యంగా పట్టణాల్లో చూస్తే కనక తెలుగే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడేది ఆహారం చాలా పెద్ద మొత్తంలో కూడా ఉంటుంది ఆంధ్ర భోజనం రుచికరమైనది కానీ అన్ని చోట్ల అధికంగా వడ్డిస్తారు అనేది ఒక అపోహ చాలా రెస్టారెంట్లు వివిధ పరిమాణాలలో ఆహారాన్ని అందిస్తాయి ప్రజలు చాలా సరళంగా ఉంటారు అలా ఏంటంటే కానీ నిజం కానీ ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు పట్టణాల్లో ప్రజలు కొంచెం నిత్యకృత్యాలకు అలవాటు పడి ఉంటారు వర్షాకాలం అంతా భారీ వర్షాలే వర్షాకాలం అనేది జులై నుండి అక్టోబర్ వరకు ఉంటాయి అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవు కడప అనంతపురం వంటి పొడి జిల్లాల్లో ఉంటాయి అక్కడ పొడిగా ఉంటాయి రాష్ట్రం మొత్తం ఒకేలా ఉండదు తీర ప్రాంతాలు కొంచెం తేమగా ఉంటాయి అయితే కొండ ప్రాంతాలనేది బాగా చల్లగా ఉంటాయి సగటు ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ ఇది ప్రాంతం మీద ఆధారపడి మారుతూ ఉంటుంది పెద్ద నగరాల్లో కాలుష్యం కూడా ఉంటుంది అలా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు చాలా పచ్చదనంగా నిండి ఉంటాయి ఇంకా చాలా ప్రాంతాల్లో రాత్రి వేళ తిరగడం అనేది సురక్షితంగా ఉంటుంది అయితే ఏ ప్రాంతంలోనైనా జాగ్రత్తగా ఉండటం మంచిది గుంపులో తిరగడం కూడా ఎప్పుడూ మంచిదే కానీ ఒంటరిగా తిరిగిన ఎలాంటి ప్రమాదం ఉండదు స్థానికులతో మాట్లాడడం వారి నుండి నేరుగా సమాచారాన్ని పొందాలి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ను సందర్శించిన వారి అనుభవాలను తెలుసుకోవాలి ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రం ఇక్కడ చరిత్ర సంస్కృతి ప్రకృతి అన్నీ ఒకేచోట కనిపిస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ను సందర్శించి దాన్ని అందాన్ని ఆస్వాదించాలి ప్రయాణం చేయడానికి ముందు మీరు సందర్శించాలనుకుంటున్న ప్రాంతం గురించి మరింత సమాచారం కోసం స్థానిక అధికార అధికారులు ఉంటారు కదా వాళ్ళని సంప్రదిస్తూ ఉండాలి ఇంకా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల వాతావరణం గురించి సమాచారం తీసుకోవాలి ప్రతీ ప్రాంతంలోనూ ప్రత్యేక ఆకర్షణలు మరియు వాటి గురించి వివరణాత్మక సమాచారం కూడా ఉంటుంది